రైతులు చేయగలిగే లేదా చేయడానికి ఇష్టపడే ఇతర పక్క వ్యాపారాలు ఏంటంటే ఫస్టు చేయగలిగేవి ఏంటంటే ఊర్లలో మొక్కలు కూరగాయ మొక్కలు బత్తాయి చెట్లు పత్తి ఎక్కువ యూజ్ చేస్తారు పత్తి వ్యాపారంలో చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి కాకపోతే ఫస్టు పెట్టుబడి చాలా కష్టంగా ఉంటుంది ఏంటిదంటే ఫస్టు దున్నివ్వడము పొలంలో నీటి చేయడము తర్వాత నీళ్లు పెట్టడము తర్వాత విత్తనాలు వేసి విత్తనాలు పెరిగాక అలం తీయాలి అలం ఎందుకు తీస్తామంటే అలం తీస్తే చెట్లు నీట్గా ఉంటాయి అందులో ఒకటి కొంచెం పెద్దగ పెద్దగ పెరుగుతాయి మంచిగా ఉంటాయి అంటే ఒక పురుగు కూడా రాదు పురుగు అంటే ఆకును తినేస్తుంది దాని గురించి అని ఎట్లా అంటే పత్తి ఒక్కసారికే అయిపోదు ఇప్పుడు కూరగాయలనుకో ఒకసారి తెంపుతాం రెండోసారి తెంపుతాం ఖతం అంతే పత్తి అనుకో ఒకసారి ఏరతాము రెండోసారి ఏరతాం మూడోసారి ఏరతాం నాలుగోసారి ఏరతాము ఆ వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది ఎందుకంటే ఒక క్వింటాల్కే ఎనిమిది వేలు ఆరు వేలు ఉంటుంది అట్లా చాలా లాభం వస్తాయి ఎన్ని క్వింటల్ ఏరేస్తే అన్ని పైసలు పత్తి వ్యాపారంలో చాలా అంటే చాలా లాభం ఇప్పుడు కూరగాయలు బత్తాయిలలో కూడా చాలా లాభం ఉంటాయి బత్తాయిలు ఏంటంటే పెట్టుబడి మంచిగా పెట్టాలి వాటికి బత్తాయిలు క్వింటాకి అరవై వేలు అట్ల దాకా ఉంటాయి బత్తాయిలు ఏంటంటే పెట్టుబడి అలాల్ తీయాలి నెలకొకసారి నీళ్లు పెట్టాలి వారానికి ఒకసారి నీళ్లు పెట్టాలి నెలకొకసారి మందులు వేయాలి ఈ వ్యాపారంలో చాలా లాభం వస్తుంది అంటే మనం చేసే విధానం బట్టి మంచిగా వస్తుంది మనం మంచిగా చేయకుంటే మంచిగా రాదు అట్లా కూరగాయలకు కూడా మంచిగ చేస్తేనే వస్తాయి మంచిగా చేయలేదనుకో రావు అలాల్ తీయాలి మొత్తం మందులు వేయాలి పెట్టుబడి బాగా పెట్టాలి వీటన్నిటికంటే వ్యాపారాలలో పత్తి వ్యాపారం చాలా మంచిగా ఎందుకంటే కూలీకి చ్ వస్తారు కూలీ తీసుకోవడానికి మనకు తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా ఎక్కువ లాభం అంటే ఒక్కసారి పెట్టుబడి పెట్టినాం అనుకో రెండోసారికి మూడోసారికి నాలుగో సారికి కూడా అదే వర్షం నీళ్లకే

ఒక్కసారి మందులు వేసినామంటే ఒక ఒక సంవత్సరంలో మూ ఒక్కటేసారి మందులు వేస్తారు మళ్లాసారికి ఏయకుట్ట ఊరికే విత్తనాలు పెట్టినా కూడా మంచిగొస్తది వ్యాపారంలో ఈ వ్యాపారం ఎట్ల అంటే బాగా పెట్టుబడి లేకున్నా కూడా వాళ్ళు ఎక్కువ లాభపడతారు రైతులు ఈ కూరగాయల దాంట్లలో ఎట్ల అంటే కూరగాయలూ తక్కువా పెట్టుబడి పెట్టిన ఎక్కువ లాభం వస్తుంది కానీ కూరగాయలకు ప్రతీ వారం వారంలో రెండు సార్ల మందులు కొట్టాలి ఎక్కువ పెట్టుబడి కాని తక్కువా పె లాభం వస్తుంది ఈ వ్యాపారంలో ఏంటిదంటే తక్కువ లాభం రాగానే వాళ్ళకు రైతులకు అనిపిస్తుంది కదా ఇంత పెట్టుబడి పెట్టినా వేస్ట్ అవుతుంది ఎందుకు చేసి వేస్టు దీనికంటే ఇతర వ్యాపారాలు చేసుకుంట మంచిగా ఉంటుంది కదా అని ఆలోచిస్తారు ఇతర వ్యాపారాలు ఎక్కువేసారంటే చేపలు పండించడము బర్రెల వ్యాపారము ఇట్ల చాలా ఉంటాయి అట్ల వేరే వ్యాపారం ఇష్టపడుతున్నారు లేకపోతే పక్క వ్యాపారాల జోలికే పోరు రైతులు ఊర్లలో ఎక్కువ శాతం కూరగాయలు అంటూ ఇంకేంటీ బత్తాయిలంటూ పత్తి అంటూ చిన్న చిన్న వరి చేను అంటూ వరి కోత అందులో మన దాంట్లో మనమే చేసుకుని మనమే మంచిగా వ్యాపారం పండించుకొని వ్యాపారాలు లాభపడాలని చూస్తారు కానీ ఇతర వ్యాపారాలను ఇష్టపడరు

ఇబ్బంది పడి పక్క వ్యాపారాలను ఇష్టపడతారు పక్క వ్యాపారాలు ఏంటంటే సపోజ్ ఒక గొర్రెల పెంపకం ఉందనుకో గొర్లు మేకలు మేకల పెంపకమూ మంచిగానే ఉంటుంది ఎందుకంటే ఒక్క దగ్గరనే కష్టం వాటికి ఏముండదు మందులు ఉండవు ఇట్ల పంటలవి వేసేటట్టు చాలా విధానాలు ఉండవు పొద్దుగాల తొమ్మిదిటికట్లా మేకలను ఇప్పి మేపితే ఆరు గంట్ల కట్ల ఇంటికొస్తాయ్ అలా ఎండా ఉండదు వాన ఉండదు మనం నీడకు కూచుంటే చాలు అవి ఇషిపెడితే అవే మంచిగ మేస్తూ ఉంటాయ్ వాటితో పాటు ఎరువులను కూడా తయారు చేసి ఎరువులకు చాలా రేటు ఎందుకంటే మిగతా ఊర్లలో రైతులు ఏమనుకుంటారంటే మందులవి ఇవి కొట్టి వేస్ట్ చేసే బదులు ఎరువు అంటే సహజంగా తయారైన ఎరువులు వేస్తే మంచిగుంటాయి కదా అని సహజంగా ఎరువు ఎంత రేటైనా పర్లేదని కొంటుంటారు అట్ల ఈ రైతులు పక్క వ్యాపారం అంటే ఇప్పుడు మేకలను కాసిండ్రనుకో వాళ్ళకు చాలా లాభం ఉంటుంది ఆ వ్యాపారంలో ఎట్లంటే ఎరువులను కొంటారు ఎంత రేటైనా కొంటుంటారు అట్ల ఎరువు ఎరువు మనం కష్టపడి తయారు చేయవలసిన అవసరం లేదు మేకలతోనే అది సహజంగా అయిపోతుంటుంది మళ్ళీ ఏంటంటే మేక పాలు కొంతమంది ఇట్ల మంచిగా లేదు ఒకవేళ కుక్క కరిచింది అనుకో మేక పాలలో మండు వేసుకొని తాగాలని చెప్తుంటారు కొంతమంది అట్ల మేక పాలకు చాలా అంటే చాలా రేటుంటుంది ఎంత కష్టమైతుంది సిటీలో ఉన్నోళ్ళకైతే చాలా ఇబ్బంది మేకలు దొరకవు అయితే ఊర్లలో తెస్తారు మేకా ఒక మాంసము గొర్రె మాంసము తినాలి అంటే సండే వస్తే మనకు గుర్తుకొచ్చేస్తనే ఉంటుంది కదా అట్ల ఇంక ఎక్కువంటే చాలా మంది మేక మాంసము గొర్రె మాంసము అవి చాలా బాగా ఇష్టపడుతారు అవి అంటే తినాలి అవి కొంచెం ఆరోగ్యానికి మంచిదని ఇప్పుడు పిల్ల తల్లులు ఉంటారు వాళ్లయితే ఇంక మంచిగా తినాలని వాళ్ళకు చాలా ఉంటది ఎందుకంటే చిన్న పిల్లలకు పాలు వస్తాయి కాబట్టి తినాలని ఉండి ఎంత రేటు తొమ్మిది వందలు కేజీ అయినా కూడా ఏమనుకోకుండా తెచ్చేస్తారు వాళ్ళు అట్ల అట్ల మేకలతోని చాలా వ్యాపారంలో లాభం ఉంటుంది గ వాళ్ళు ఏం పెట్టుబడి ఉండదు ఓన్లీ ఒక మేకలని ఇప్పి మేపితే చాలు చాలా అంటే చాలా లాభంగా ఉంటుంది వాళ్ళకు వ్యాపారంలో ఒకవేళ ఈ వ్యాపారం మంచిగా లేదంటే తేనెటీగలు తేనెటీగలు ఎట్ల అంటే తేనెటీగలను మనం పెంచినాం అనుకో మన సహజంగా మన ఇంటి దగ్గర పెంచుతము మన ఇంటి దగ్గర ఎట్ల పెంచుతాము అంటే నేను తీనేటీగలు బయట చెట్లలోకి పెడతాయనుకో చెట్లను ఎక్కి కొట్టాలి అని ఎవరు పోలేకపోతారు ఎందుకంటే పైన ఎక్కడనో పెడతాయి అదే మన ఇంటి కాడ పెట్టినమనుకో ఎక్కడెక్కడో ఉన్న ఆ పెద్దపెద్ద వాళ్లు కూడా అరే చెట్లను ఎక్కలేక పోతున్నా ఎందుకో అంత దూరం అవసరమా అనుకుంటారు ఇంక సిటీలలో వేరే వేరే ప్రదేశాల్లోనూ వాళ్లకు తేనే దొరకదు మందికి అట్ల మనం మనంతలో మనం చేసి పంపిచ్చి మార్కెట్లలో అమ్ముతున్నాం కాబట్టి ప్రొడక్ట్సు అంటే కంపెనీలలో తయారైనవి ఏం మంచిగా ఉండవు మంచిగా ఉండవు కాబట్టి ఎవ్వరు కొనరు అదే మనం తయారు చేసి మనమే మార్కెట్లలోకి తీసుకుపోయి అమ్మినం అనుకో ఓ వీళ్ళు నాచురల్గా పండిస్తున్నారు ఏమో తేనెలు అంటే తేనెటీగలు అనే వీళ్ళ దగ్గర పెట్టి పెంచుతున్నారు అంటే ఇందులో ఏం కల్పితం ఉండదు మంచిదున్నట్టుంది ఆరోగ్యానికి మంచిది అని తీసుకుంటారు తేనెను కూడా ఎక్కువ మంది తాగరు ఎందుకంటే విలేజ్లలో ఊర్లల్లో అయితే తేనె ఏదో ఒక చెట్టు పిచ్చి చెట్టుకో ఏదో ఒక చెట్టుకు పూస్ కాస్ ఉండనే ఉంటుంది తీసుకొని తింటునే ఉంటారు అదే వేరేవేరే ప్రదేశాలలో అంటే తేనే పరిగడుపున తాగుతే మంచిదని డాక్టర్లు చెప్పడం వలన బ్రెడ్డుకి జామ్ లాగా పూసుకోవడమన్నా తేనెతో చాలా లాభాలుంటాయి కాబట్టి తేనె కావాలి అనుకుంటారు తేనె కావాలనుకున్నప్పుడు వాళ్లకు దొరకదు అట్లా మనమే రైతులు రైతులు ద్వారా దొరుకుతుంది ఎందుకంటే రైతులు ఊర్ ఇంట్లోనే పెట్టి పెంచి నాచురల్గా అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటారు ఎంత రేటైనా ఒక చిన్న బాటిల్కే పన్నెండు వందలు అట్లుంటది

ఇంక ఒకవేళ ఇందులో రాకుంటే బర్రెల వ్యాపారం ఉందనుకో బర్రెలు ఒక లీటర్కి ఎనిమిది వందల దాకా ఉంటాయి ఒకా బర్రె పాలకే అంటే అట్లాంటివి ఒక్క లీటర్ అంటే ఒక బర్రె ఒక లీటర్ ఇస్తదంటే ఇంక చాలా బర్రెలు ఒక్కొక్కటి రెండు లీటర్లు ఐదు ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఇస్తుంది అంటే ఎన్ని పైసలు పొదుపైతున్నాయి వీటికి మనం బర్రెలకు కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లే అంటే నష్టపోరు రైతులు లాభపడతారు ఎట్లా అంటే ఒకా రెండు గంటలు మేపినమనుకో రెండు లీటర్లు మూడు లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క బర్రె అట్ల పైసలు మన రైతులకి అంటే మనకే వస్తాయి ఎంత లాభపడతరు ఒకా ఇంట్లో ఇప్పుడు దానికికి పెట్టాల్సిన ఏమున్నాయి ఇంట్లో ఖరాబైనయి కుళ్లిపోయినాయి ఉంటాయి కుడితి రూపంలో అట్టే వేస్తాము ఇంక సొప్ప అంటే మనకి కొంచెం పొలమున్నా అందులో గడ్డిలాంటియి బొరిష లాంటియి పెడితే వరి గడ్డి పచ్చిది పెట్టాలంటే సొప్ప గ్రీస్ గడ్డి అని ఇలాంటివి పెట్టినమనుకో మనమే ఒక రొన్ ఒకా హాఫనవర్ ఇట్లా గంట కోసినం అనుకో ఆ బ ర్రెలన్నిటికి సరిపోతాయి ఒక రెండు గంటలు మూడు గంటలు ఇప్పి అటు ఇటు చెర్లకా గుట్టలమ్మటి పుట్టలమ్మటి మేపినమనుకో మేసి సాయంత్రం మంచిగా నెమరేసుకుంటుండి తెల్లారంగనే చాలా అంటే చాలా లీటర్ల లీటర్ల కొద్దీ పాలిస్తాయి అప్పుడు మనకి ఎన్నో లీటర్లు అంటే పైసలు ఒక లీటర్కి ఎనిమిది వందలు అంటే రెండు లీటర్లకు పదహారు వందలు అట్ల చాలా లాభపడతారు వ్యాపారం అన్నిటి కంటే బెస్టు బర్రెల వ్యాపారమే మా ఊర్లల్లో అయితే ఒక దాని చూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు బర్లను కొంటుర్రు ఈ మధ్యన కానీ మంచిగ లాభపడతాడు ఆ బర్రెలలో

ఊర్లలో చేన్లలో వెళ్ళకపోతే ఇతర వ్యాపారం ఇష్టపడతారు చేపలు ఏముంది చాలా మంది చేపలు దొరకట్లేవని చేపల్ని ఇష్టంగా ఇష్టపడతారు పచ్చి చేపలని ఒట్టి చేపలని రొయ్యలని ఇంకెంటేంటో చిన్న చిన్నవి చేపలు ఉంటాయి పెద్ద చాపలుంటాయ్ కొర్రమట్టలని చాలా ఉంటాయి మీసాల చేపలు అంటారు ఇలాంటివి అంటే రైతులు మన చే మనా దగ్గరనే నార్మల్గా తినేటివి కా కూరగాయల లాంటివి పండ్ల లాంటివి అలాంటివి మన దగ్గరన అంటే బయట తయారైన వస్తువులు కాకుండ మన దగ్గర ఉన్నవే సహజంగా పండించిన ఎరువులు వేసే పెంచిండ్రనుకో అవి గట్టిగా ఉంటాయి అట్లాంటిది కొనడానికి కూడా చాలా మంది ఉత్సాహంగా ముందుకు వస్తారు అంటే ఎట్లంటే అంటే అమ్మో ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది అని కొంతమంది అనంగనే ఎక్కువ రేటున్నా కూడా అమ్మో ఎన్నడో తింటాం ఎన్నడో కా కలిగితే కుదురుతుంది చేప కొనాలి కొనాలి ఇవి మార్కెట్లలో పెడితే ఎంత మంది కూరగాయల కంటే ఎక్కువ చేపలనే కొంటుర్రు ఈ మధ్యన ఎందుకంటే చాప తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా ఇంత నా అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు తినాలి అని అంటారు అట్ల చాలా మంది చేపలను కొంటారు ఇష్ట కూడ పడతారు చిన్న పిల్లలు అయితే చేపలు చేపలు మమ్మీ చేపలు మమ్మీ అని అంటారు నా మాకైతే మా అన్న కొడుకులు ఉంటారు బాగ తింటారు వాళ్ళైతే చేపలు మేమైతే ముళ్ళను తీసి ఇట్ల ఇట్ల చెయ్యితో అని కూడా తినబెడుతున్నాం రైతులూ ఎక్కువ శాతం కూరగాయలు ఊర్లో ఉండే పండించాలి కూరగాయలు పెట్టాలి పత్తి చేన్లు వెయ్యాలి బీర తోట అన్నీ తోటలు మామిడి తోటలు బత్తాయి తోటలు ఇలాంటివి చాలు అనుకుంటారు అందులో వ్యాపారంలలో లాభం ఎక్కువ రాకపోతేనే బయటి వ్యాపారం కావాలని అనుకుంటారు వాళ్ళు ఒకవేళ అందులో వస్తే అదే వ్యాపారం మంచిగా కొనసాగిస్తూనే ఉంటారు ఎక్కువ మా ఊర్లలో అయితే పత్తులే ఎక్కువ చూసినా నేనైతే ఎక్కువ శాతం పత్తి బత్తాయ అంతే ఆ రెండిట్లలో ఎక్కువ లాభం ఉంటాయి కాబట్టి అవే అవే ఉంటాయి ఆ వ్యాపారమే బాగా కంటిన్యూ కంటిన్యూ ఉంటే అదే కొనసాగిస్తూనే ఉంటారు ఒకవేళ అది తక్కువా లాభం వచ్చి నష్టపోయారనుకో ఇతర వ్యాపారం ట్రై చేస్తారు అంటే గొర్రెల పెంపకం అయినా బర్రెల పెంపకం అయినా తేనెల పెంపకం అయినా చేపల పెంపకం అయినా ఇక అవసరం లేదు కొంతమంది బట్ వ్యాపారాలు అంటే ఏముంటాయి కొనుక్కొచ్చి కూరగాయలు అమ్ముతుంటా రు బయట కూడా అట్ల కూడా అమ్మొచ్చునేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇక వ్యాపారాలు ఇవి నష్టపోయినాము అనుకో ఒకవేళ బయటా ఇతర వ్యా పక్క వ్యాపారాలలో కూడా నష్టపోయరనుకో మళ్ళీ ఊర్లలోకి వచ్చి మళ్లీ పత్తి వేయడము బత్తాయి తోట పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు అవి ఎట్ల అంటే అన్నిట్లలో వ్యాపారాలలో లాభం ఉండాలి లాభం ఉండాలి రైతులనేటి వాళ్ళు ఎక్కువ చెయ్యలేకనే కదా రైతులు అయిపోయారు లేకపోతే ఎందరో కోటీశ్వరులు అయ్యేటి వాళ్ళు వాళ్ళు రైతులు కాబట్టే వాళ్ళకి తోచినంత తగినంతనే చెయ్యాలని ఉంటుంది వాళ్ళకు ఎక్కువ అయ్యేసరికి ఖర్చు ఎక్కువ అవుతుంది లాభం కూడా అంతే రావల్ల కదా లాభం రాకుండ అయ్యేసరికి ఇతర పక్క వ్యాపారాలను కావాలని కోరుకుంటారు వాళ్ళు అసల అందుకే లేకపోతే వాళ్ళు చెయ్యగలిగేవే చేస్తారు అందులో ఇష్టపడే చేస్తారు నష్టపోతే మాత్రమే కష్టమైనా కూడా పర్వాలేదని ఇతర పక్కన వ్యాపారాలను ఇష్టపడతారు పక్క వ్యాపారాలు అయితే కొన్నేన్నో ఉన్నాయి ఇంకా చాలా కూడా ఉంటాయి బట్టలు కొట్టని వేరేవేరే అన్ని ఉంటాయి కూడా